భారతదేశంలో ప్రస్తుతానికి విద్యా విధానం బాగానే ఉందండి ఎందుకంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ పథకాలు కాని ప్రజలు అందరికీ విద్యార్ధుల అందరికీ నాణ్యమైన విద్య అందించడానికి సహాయపడుతున్నాయి వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తున్నాయి అలాగే విద్యా విధానం ప్రధానంగా ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటంటేనండి పిల్లలనే వారి మీద ఒత్తిడి పెడుతున్నారండి ఏంటంటే ర్యాంకులు రాకపోయేసరికి వాళ్ళు ట్యాలెంట్ లేదు అన్నట్టుగా వారిని చూడడం వారిని కొద్దిగా కించపరిచినట్లుగా మాట్లాడ్డం ఇలా భారతీయ విద్యా విధానంలో ఉంటదండి మనం ఇతర దేశాల్లో పోల్చుకుంటే ఇతర దేశాల్లో పిల్లల్ని వారికి వచ్చిన చదివిన బట్టే వారు చూస్తారు కానీ వారికి వచ్చిన ట్యాలెంట్ వాళ్ళు ఏ విషయంలో ముందుగా ఉన్నారో దాన్నిబట్టే వాళ్ళని చూస్తారు కాని ఇలాగ ర్యాంకులతో వాటిలో వారిని చూడరండి కానీ మన భారతీయ విధానంలో మార్కులు వస్తేనే చదివినట్టు మార్కులు రాకపోతే చదవలేను అన్న అన్నట్టుగా చేస్తారండి ఆ విద్యార్థికి దీనిలో నైపుణ్యత ఉందో దేనిలో ట్యాలెంట్ ఉన్నది అని గ్రహించరండి దీని ద్వారా ఆ విద్యార్థికున్న ట్యాలెంట్ని వృధాగా పోనిస్తున్నారండి ఇది మొదటగా భారత విద్యా విధానంలో ఉన్న ప్రథమ సమస్య అండి అలాగే రెండో సమస్య ఏంటంటేనండి కొన్ని ప్రాంతాల్లో అలాగే నాగరికత తక్కువ ఉన్న ప్రాంతాల్లో పిల్లలకు విద్య అందటం లేదండి నాణ్యమైన విద్య లేక చిన్న చిన్న పిల్లలు విద్యా విధానానికి దూరంగా ఉంటున్నారు అలాంటి ప్రాంతంలో కూడా ప్రభుత్వం వారు తగిన సలహా సహాయ సహకారాలు అందించాలంటే ఆ ప్రాంతాల్లో కూడా చిన్న తరహా స్కూల్ లాంటివి ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజలు కూడా ఆ ప్రాంత పిల్లలు కూడా చదువుకోవడానికి వారు ఏమైనా తోడ్పడాలని ప్రభుత్వం వారి ద్వారా నేను కోరుకుంటున్నాను